ఏ విత్తనం ఎలా నాటాలి అంటే ఇప్పుడు వచ్చేసి నార్లు పోసుకునే సీజను నవంబర్ నెలలో పోసుకుంటారు వర్షాలు ముందుగానే వస్తే ఇంకా ముందు పోసుకుంటారు ఇప్పుడు ఏందంటే వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి కాబట్టి వర్షాలు ఎప్పుడు వచ్చి ఆ చెరువులు నిండి ఉంటాయో అప్పుడు విత్తనాలు నాటుకో విత్తనాలు మొలకెత్తుకునే లాగా చేస్తారు అవి ఎలాగంటే ఫస్టు వడ్లు తీసుకున్నా వడ్లు తీసుకోచ్చుకొని వాటిని బస్తాల్లో అవ్ కట్టి చెరువులో కానీ ఇంటి దగ్గర తొట్టిలో కానీ నీళ్ళు పోసి బాగా రెండు రోజులు నానబెడతారు నానబెట్టిన తర్వాత వాటికి మొలకలు వస్తాయి వాటిని తీసుకెళ్ళి బాగా చేను దున్నుకొని చెంగ అదంతా తీసుకొని తర్వాత వచ్చేసి ఏమి కలుపు మొక్కలు ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకొని దున్నుకొని తర్వాత వచ్చేసి ఈ ఈ మొలకెత్తిన విత్తనాలను తీసుకొని చేలలోకి తీసుకెళ్లేసి విత్తనాల్ని బాగా విసరి విసురుగా వేసుకొని నాటుకుంటారు అలాగే తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత తర్వాత వాటిని బాగా మొలకెత్తి కొంచెం హైట్ గా పెరుగుతాయి పెరిగిన తర్వాత వాటిని నారులాగా తీసుకొని వాటిని తర్వాత వచ్చేసి కవి కయ్యిల్లో మొత్తము నాటుకుంటారు నాటుకునిన తర్వాత దానికి కావలసిన ఎరువులను చేలలో వేస్తారు అలాగే వచ్చేసి మందులు అవన్నీ వేసుకుంటారు అట్లా వచ్చేసి ఏ కాలం తగ్గట్టు ఆ కాలము ఏది నాటితే ఎలా వస్తాయనేది మనం చూసుకొని దాని వీలైనంతవరకు వాటికి కావాల్సింది ఏంది నీళ్ళు పుష్కలంగా ఉండాలి అలాగే వచ్చేసి ఏ కాలంలో నాటితే ఆ విత్తనాలు మనకు ఆ కాలంలో ఇస్తాయో వాటిని చూసుకొని మనం నాటుకుంటే నాటిన విత్తనాలు బాగా వెంపుగా వచ్చేసి మనకి తగినంత కానీ వా తగినంత వరకు మనకు విత్తనాలు వల్ల వచ్చే ఒడ్లు అవన్నీ వరి కోతలు అవన్నీ కోసుకొని మనకి వాటి వల్ల ఉపయోగాలు ఉంటాయి అలాగే మనకి లబ్ది కూడా పొందేసి తరవాత వాటి వల్ల మనకి మంచి ఆహారాన్ని తీసుకుంటాము అందుకని ఏ విత్తనాల్ని ఎలా నాటాలో ఎప్పుడు నాటాల అనేది అదును చూసుకొని వాటిని నాటితే అవి మంచిగా మనకి విత్తనాలు రూపాన మనకి ఆదాయాన్ని కూడా ఇస్తాయి